పండగలు ఏవైనా అంటే చిన్నప్పుడు నేను ఒక చిన్న వినాయకుడి విగ్రహం చేసేదా చేసాను చేసి దాన్ని ఎక్కడ యూజ్ చేయలేదు తరవాత మళ్ళీ ఆ మట్టిలోనే కలిపేసాను కానీ దాని అనుభవమంటే అదేదో నేనే ఒక ఆర్టిస్టు లేదంటే నేనేదో పెద్ద శిల్పిని లేదంటే నాకింత చేయడము వచ్చ నాలోనే ఇంత ఆర్ట్ ఉందా అని నాకు అనిపించేలా ఓకే ఇది ఇలా చేయాలి దీన్ని ఇలా చేస్తే ఇలా వస్తుందా అని అనిపించేది అవి ఏంటంటే అదొక చిన్నప్పుడే మొమెంట్స్ అంతే ఇంక ఇంకా ఏంటంటే ఎక్కువగా డ్రాయింగ్ వేస్తాను ఉంటాను లైక్ ఇప్పుడు శివరాత్రి వచ్చిందంటే హ్యాపీ మహా శివరాత్రి అని చెప్పేసి దానికంటూ ఒక డ్రాయింగ్ వేసి ఏ దానికి శివుడిదొక టైటిల్ పెడతాను అలాగే గణేష్ చతుర్థి వచ్చిందంటే ఆ గణేష్ చతుర్థికి సంబంధించిన ఒక పెయింట్ వేసి దాన్ని స్టేటస్లో పెట్టుకోవడము అలా నా శాటిస్ఫ్యాక్షన్ కోసం చిన్న చిన్న డ్రాయింగ్స్ వేయడము చేసే చేస్తాను చిన్నప్పుడు మాత్రం ఒక్క వే ఒక్కసారి వినాయకుడి విగ్రహం మాత్రం చేసాము